హలో అవునండి బుక్ షాప్ఏ మాది రావులపాలెం అండి ఆ ఓకే అండి రండి ఒక్కోటి ఫైవ్ రుపీస్ అండి థర్టీ అండి అది ఫార్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చాలా ఉంటాయండి క్వాలిటి బట్టి బుక్ క్వాలిటి బట్టి చాలా రకాలు ఉంటాయండి బాక్స్ అయితే వన్ ఫిఫ్టీ అండి అవునండి అవునండి రావులపాలెం వచ్చాక కాల్ చేయండి ఆ సరే అండి ఉంటానండి